అవును అండి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి కానీ మీకు ఎన్ని కావాలి అంటే ఎంత కాస్ట్కి కావాలి ఎన్ని డేస్ కావాలి అట్లా ఏమన్నా చెప్తారా ఓకే సరే అండి అవి ఎన్ని రోజుల వరకు కావాలి మీకు అంటే మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటారు సరే నాలుగు రోజులకి ఒక గిన్నెకి ఐదు వందలు అట్లా తీసుకుంటాం మరి సరే మీరు ఏమేమి కావాలో అన్నీ ఒక క్రమంగా చెప్తే నేను అవన్నీ చూసి మరి మీకు చెప్తాను మా దగ్గర గిన్నెలు అంటే చిన్నవి పెద్దవి ఏంటి కూర పెట్టుటకోవడానికి బత్ బకెట్స్ ఇంకా గరిటెలు అంటే చెంచాలు అలాంటివి ఉంటాయి మీరు ఎక్కడ ఉంటారో చెప్తారా మీరు ఎక్కడ అంటే మీ ఎక్కడు ఉంటారో చెప్తే అక్కడికి మేము డెల్లీ అంటే పంపిస్తాం కదా మీకు మూడు రోజులు కావాలి కదా సరే మూడు రోజులు మీకు ఈ వస్తువులు అన్నీ రావాలి కదా

సరే